నేను గుడికి వెళ్ళడానికి ఆటో బుక్ చేశాను కానీ అది తొందరగా రాలేదు పది నిమిషాల తర్వాత వచ్చింది హడావుడిగా నేను డబ్బులు మాత్రమే పెట్టుకొని వెళ్ళాను ఆటోలో కూర్చున్నాక గుర్తొచ్చింది నేను చేరవలసిన చోటికి చేరాక కిందికి దిగినాక ఆయనని అడిగాను చిల్లర ఉందా అని ఆయన లేదన్నారు సరే అని అక్కడ దగ్గరలో ఉన్న అందరిని అడిగాను ఎవరు లేదన్నారు ఆటో ఆయనకి తర్వాత ఇస్తానని చెప్పాను తెలిసిన ఆయన కాబట్టి ఆయన వినలేదు సరే ఇంక ఏమి చేయలేక ఫోన్పే చేయాలని చేశాను